మా ప్రాంతంలో అందరూ తెలుగు భాషనే మాట్లాడుకుంటాము ఎందుకనగా మా బా మా ప్రాంతంలో అందరూ తెలుగువారే ఉన్నారు కాబట్టి మేము తెలుగు మాట్లాడుకుంటాము అందరూ ఉన్నా వచ్చిన భాష మాట్లాడుకుంటే అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మా ప్రాంతంలో వ్యక్తులందరూ తెలుగు భాష మాట్లాడుతారు సంభాషణ చేసుకోవాలన్నా కాని తెలుగులోనే చేసుకుంటాము అత్యంత సాధారణంగా భాష ఏది ఎందుకంటే మాకు ఈజీగా అర్థం కావడానికి తెలుగు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మేము తెలుగు భాష మాట్లాడుకుంటాము ఇంకా వినే వారికి వినసొంపుగా ఉంటుంది ఏదైనా పదాల అంత కఠినంగా ఉండవు దానివల్ల అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి మా ప్రాంతంలో అందరూ తెలుగు భాషనే మాట్లాడుకుంటాము అయినా మా ప్రాంతంలో అందరూ తెలివి ఉన్న తెలుగు వచ్చిన వారే ఉన్నారు ఇతరుల భాషలు వచ్చిన వారు ఎవరూ లేరు కాబట్టి మా ప్రాంతంలో వాళ్ళు అందరూ తెలుగే మాట్లాడుకుంటారు చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే మా ప్రాంతంలో వేరే భాష వాళ్ళు లేరు కాబట్టి మా ప్రాంతంలో ఇంకా తెలుగు భాషనే అలవాటు కావడంతో మేము తెలుగు భాషనే మాట్లాడుకుంటున్నాము